మాకు మాకు పాత కాలంలో పశువులనేవి ఉండేవి అవి వాటిని ప్రొద్దుటే లేవగానే వాటిని వాటిని ఒక పాకలో పెట్టే వాళ్ళం ఆ పాకనంతా శుభ్రం చేసి వాటికి వాటికి గడ్డి రాసి స్నానం చేయించి ఆ తర్వాత వాటిని పొలానికి తీసుకెళ్ళేవాళ్ళం పొలానికి తీసుకెళ్ళాక వాటిని పచ్చగడ్డి తినేలాగా దేనికి దానికి సా విడివిడిగా కా కట్టి వాటిని పెంచే వాళ్ళం ఆ తర్వాత మధ్యాహ్నం అంతా మేము వాటితోటే ఉండి సాయంత్ర వేళ అయ్యేసరికి మేము వాటిని తీసుకొని ఇంటికి వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ వాటికి సాయంత్రం అయ్యేసరికి దోమల్లాంటివి వాటి చుట్టూ చేరడం వల్ల వాటికి తగినంత పొగ పెట్టి తగినంత పొగ పెట్టిన తర్వాత అవి ఆ పొగ వలన ఏవి వాటి దగ్గరికి వచ్చేవి కాదు క్రిములు కీటకాలు అలాంటివి అలా జరిగిన తర్వాత వాటికి తౌడు చిట్టి అవన్నీ కలిపి పెట్టి వాటి పోషకాహారం బలంగా ఉండేలాగా చూసుకొనే వాళ్ళం ఆ విధంగా గడిపే వాళ్ళం